మా ప్రాంతాల్లో నిర్షిక కుట్ల అల్లికలు సమానాలు చాలా ఉన్నాయి ఇంకా ప్రత్యేక పద్ధతులు అంటే మా దగ్గర చాలా పండుగలు చాలా పద్ధతిగా చేస్తారు బోనాలు దసరా ఇలాంటి పనులు ఇలాంటివి మంచిగా చేస్తారు మా దగ్గర పద్ధతితో మంచి సాంప్రదాయంతో మంచిగా ఇట్లాంటి దావతులు ఇట్లా అన్ని సాంప్రదాయంగా ఏ దావత్ అయినా కూడా మంచిగా సాంప్రదాయంగా చేస్తారు ఇంకా సాంప్రదాయ దుస్తులు ఎట్లా అంటే చీర చీర కట్టుకుంటే అమ్మాయికే అందం వస్తుంది అలాంటి దదుస్తుల్లో చాలా మంచిగా ఉంటుంది పద్ధతి ఇంకా ఎలా అంటే లంగా జాకెట్లు అప్పటి కాలంలో లంగా జాకెట్ వేసుకోవడం అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది అలాంటి లంగా జాకెట్ తయారు చేయడం ఇలాంటివి కూడా నేను కొన్నిసార్లు ప్రయత్నించాను ఇంకా మా ప్రాంతంలో బోనాల పండుగ ఇలాంటి పండుగకి అందరూ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు ప్రతీ ఒక్కరు మంచిగా సాంప్రదాయంగా మంచిగా సఫలబద్ధంగా మంచిగా రెడీ అవుతారు అలాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు ఇలాంటి పిల్లలకి సాంప్రదాయంగా ఇలాంటి పద్ధతులు ఇవన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి సాంప్రదాయ దుస్తులు ఇలాంటివన్నీ తయారు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇంకా బోనాల పండుగ అప్పుడు పోతరాజులు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళు కూడా చాలా వరకు మంచిగా చేస్తారు కాబట్టి ఇలాంటి సాంప్రదాయ పద్ధతులు ఇవన్నీ ఉంటాయి మా ప్రాంతంలో నిష్టిత కుట్ల అల్లికల సమానాలు లేదా కొన్ని ప్రత్యేక పద్ధతులు ఇలాంటివి ఉంటాయి ఇంకా ఈ పద్ధతులు అలాంటివి ఎన్నో చేస్తారు కాబట్టి సాంప్రదాయ దుస్తులు ఇలాంటివి తయారు చేయడం ప్రయత్నించడం సో ఇవన్నీ మా ఏరియాలో అవుతుంటాయి కాబట్టి సాంప్రదాయ ప్రాంతాల్లో ఇంకా ఎన్నో పండుగలకి ఎంతోమంది మంచిగా రెడీ అవుతారు తయారవుతారు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు ప్రతీ ఒక్కరు మంచిగా సాంప్రదాయంగా కట్టుబొట్టు అన్నీ పెట్టుకుని మంచిగా తయారవుతారు కాబట్టి ఇలాంటి సాంప్రదాయాలు మా దగ్గర ఎన్నో ఉంటాయి